హలో సార్ స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా చిత్తూరా సార్ బ్రాంచ్ సార్ నేను ఇలా స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియాలో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాను సార్ ఎలా చేయాలి సార్ అది ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ అంటే ఫస్ట్ ప్రాసెస్ ఎలా చేయాలి సార్ నాకు ఏది తెలియదు ఎలా చేయాలి

ప్రూఫ్స్ ఏమైనా తీసుకొని రావాలా సార్ ఇట్లా కరెంటు బిల్ కానీ గ్యాస్ బిల్ అలాంటివి ఏమైనా తీసుకురావాలా సార్ ఓకే సార్ ఓకే సార్ నేను ముందు తమిళనాడులో ఉండుంటి సార్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను బ్యాంక్ ఓపెన్ చేయడం అంటే ఈ ఆధార్ కార్డు అడ్రస్ అంతా నేను చేంజ్ చేయాలా లేకుంటే ఆ అడ్రస్ మీదే ఓపెన్ చెయవచ్చా సార్ ఓకే సార్ అంటే రేపు మార్నింగ్ తీసుకురమ్మంటారా సార్ మీరు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ మూడు చాలా సార్

ఓకే సార్ మినిమమ్ బ్యాలన్స్ ఎంత ఉండాలి సార్ నెలకి ఓకే సార్ ఇప్పుడు నేను ఒకవేళ పెనాల్టీ పడింది అంటే ఎంత పడుతుంది సార్ ఒకవేళ అంటే ఇంకా రేపు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసితే నాకు ఈ కార్డు అంతా ఎప్పుడు వస్తుంది సార్ ఏటిఎమ్ కార్డ్ అంతా

ఓకే సార్ పిన్ నెంబర్ అంతా వాళ్ళే సెట్ చేస్తారా మేము సెట్ చేయాలా సార్ అది అవునా సార్ చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ రేపు మా తెల్లవారుతూనే వస్తాను సార్ నేను మూడు తీసుకో ఆధార్ కార్డు పాన్ కార్డు ఫోటో సైజ్ అంతా తీసుకొచ్చి రేపు ఓపెన్ చేసుకుంటాను సార్ అకౌంట్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్